తూర్పుగోదావరి జిల్లాలో జరుపుకునే ముఖ్యమైన సాంస్కృతిక పండుగలు కార్తీక పౌర్ణమి ఇది శివుడిని స్తుతించే పండుగ ఈ రోజున భక్తులు నదులు చెరువులు మరియు కొండల వద్ద స్నానం చేస్తారు వారు శివుడికి ప్రార్థనలు చేస్తారు మరియు శివాలయాలను సందర్శిస్తారు మహాశివరాత్రి ఇది శివుడు పార్వతి దేవిని వివాహం చేసుకున్న రోజు ఈ రోజున భక్తులు శివుడిని స్తుతిస్తారు మరియు శివాలయాలను సందర్శిస్తారు వారు రాత్రంతా శివుడిని ధ్యానం చేస్తారు మకర సంక్రాంతి ఇది సంవత్సరాంతము మరియు కొత్త సంవత్సరం ప్రారంభం ఈ రోజున భక్తులు హోమం చేస్తారు మరియు దేవుళ్లకు ప్రార్ధనలు చేస్తారు వారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు మరియు పండుగను జరుపుకుంటారు ఉగాది ఇది తెలుగు నూతన సంవత్సరం ఈ రోజున భక్తులు పువ్వులు కొత్త వస్తువులు మరియు పండ్లతో ఇల్లను అలంకరిస్తారు వారు దేవుళ్ళకు ప్రార్థనలు చేస్తారు మరియు పండుగను జరుపుకుంటారు ఈ పండుగలు తూర్పుగోదావరి జిల్లా యొక్క స్థానిక సంప్రదాయాలు మరియు నమ్మకాలను ప్రతిబింబిస్తాయి కార్తీక పౌర్ణమి మరియు మహాశివరాత్రి శివుడు గురించి ఉన్న స్థానిక నమ్మకాలను ప్రతిబింబిస్తాయి మకర సంక్రాంతి మరియు ఉగాది సంవత్సరాంతం మరియు కొత్త సంవత్సరం ప్రారంభం గురించి ఉన్న స్థానిక నమ్మకాలను ప్రతిబింబిస్తాయి ఈ పండుగలకు సంబంధించిన అనేక సాంప్రదాయాలు ఉన్నాయి ఉదాహరణకు కార్తీక పౌర్ణమి రోజున భక్తులు శివాలయాలను సందర్శించి శివలింగానికి పూజలు చేస్తారు మహాశివరాత్రి రోజున భక్తులు రాత్రంతా శివుడిని ధ్యానం చేస్తారు మకర సంక్రాంతి రోజున భక్తులు హోమం చేస్తారు మరియు దేవుళ్లకు ప్రార్ధనలు చేస్తారు ఉగాది రోజున భక్తులు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు మరియు పండుగను జరుపుకుంటారు ఈ పండుగలు తూర్పుగోదావరి జిల్లాలోని ప్రజల జీవితంలో ఒక ముఖ్యమైన భాగం ఈ పండుగలు ప్రజలకు సామాజీకరణ మరియు సాంస్కృతిక వారసత్వాన్ని పంచుకోవడానికి ఒక అవకాశం